నమస్కారమండి ఎలా ఉన్నారు మేము కొంచెం దూరం నుంచి సార్ వేరే స్టేట్ నుంచి వచ్చాం ఆ మాకు తెలిసిన మాట అంటే ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఈ స్టేట్ నుంచి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీము కబడ్డీకి సెలెక్ట్ అయ్యిందని చెప్పారు ఆ టీమ్ కోసమే ఇక్కడ మీకు ఏమన్నా తెలుసా ఏంటి దాని ప్రత్యేకతలు ఏంటి వాళ్ళు ఎలా ఆడగలుగుతారు ఏంటి అని తెలుసుకుందామని దగ్గిరికొచ్చాం అండి ఓకే ఓకే అయితే మీరు బాగా మీరు ఆడేవారు బాగా చెప్పండి మీ అనుభవాలు ఏంటి అసలు కబడ్డీ ఆడుతున్నప్పుడు మీ స్కూల్ టైమ్ లో కానీ కాలేజ్ టైమ్ లో కానీ మీరేమైనా సెలెక్ట్ అయ్యారా ఏంటి ఏంటి సార్ మాకు

మరి కొంతమంది వ్యక్తులేమో కబడ్డీ ఆడడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయండి గాయాలు కూడా గట్టిగా తగులుతాయి అని అంటున్నారు

సో ఇంక మీ అయితే మీ టీమ్ అంటే మీ చేతినుంచి వెళ్ళినటువంటి టీమ్ సభ్యులు ఎలాంటి వారండి ఎంత బలంగా ఆడగలరు ఏంటి వాళ్ళ సత్తా ఏంటో చెప్పగలరా ఓకే ఇప్పుడు కంపల్సరీ అంటే మీ మీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినటువంటి జట్టు ఈ సెలక్ట్ అవ్వడం రేపొద్దున్న వాళ్ళు ఆ గేమ్ ని ప్రదర్శించడం సో ప్రదర్శనలో అందరూ అంటే మీ స్టేట్ సభ్యులు అందరూ మెచ్చేటువంటి ప్రదర్శన వారు ఇస్తారని మీరు నమ్ముతున్నారా ఓకే ఓహో అలా అంటారు అయితే ఓకే చాలా సంతోషమండి చాలా మంచి అయితే ఒక్క విషయం చివరిగా ఓకే ఊరునుంచి ఎక్కువమంది ప్లేయర్స్ ఉన్నారు అంటున్నారు దానికి మీరు ఏమి చెప్తారు నిజమా అది అబద్దమా చాలా సంతోషం సో ఎంత ఎంత సంతోషాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు అంతగా వారిని మీరు ప్రోత్సహిస్తారు అనేటువంటిది మీ మాటలల్లో తెలుస్తుంది సో కంపల్ ఆ మీరు వెళ్ళినటువంటి మీ జట్టు చక్కటి క్రీడా ప్రదర్శన చేసి సో మీ స్టేట్ మీ స్టేట్ కి మంచి పేరుని తీసుకురావాలని మేము కూడా ఆశిస్తున్నాం సరే మీరు మాట్లాడిన విధం బట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మీ టీమ్ సభ్యు జట్టు సభ్యులు మీద ఉన్నటువంటి మీ నమ్మకం అలాగే మీ రాష్ట్రం పై ఉన్నటువంటి గౌరవం వాళ్ళ రాష్ట్రానికి తగినటువంటి గుర్తింపు తీసుకొస్తారు అనేటువంటి ప్రోత్సాహం చాలా బాగా నచ్చిందండి మరి బాగా వారిని ఉత్సాహపరచండి ఇంకా ఇలాంటి ఎన్నో ప్రదర్శనలు వారు ఇవ్వాలని కోరుకుంటున్నా మరి మీరేమి అంటారండి